నమస్కారం భారతీయ భాషలు పలు రకాలు హిందీ తెలుగు తమిళం మలయాళం కన్నడ మరాఠీ గుజరాతీ మరియు ఎన్నో భారతీయ భాషలు చాలా ఉన్నాయి కొన్ని భాషలు లిపిలేదు అలా చాలా భాషలు ఉన్నాయి లిపి ఉన్న భాషలు కొన్ని మాత్రమే ఇతర భారతీయ భాషలు మాట్లాడే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడేవారు హిందీ లేదా ఆంగ్ల భాషను ఉపయోగిస్తారు తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడని వారితో లేదా తెలుగు తెలుగు రాని వారితో తెలుగు అర్థంకాని వారితో ఆంగ్లంలో లేదా హిందీలో మరి వారికి ఆ ఆ సంభాషణ గురించి వివరిస్తారు వారికి అర్థమయ్యే విధంగా చెప్తారు భారతదేశంలో హిందీ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు వారికి హిందీ అర్థం అవుతుంది హిందీలో పాటు హిందీతో పాటుగా ఆంగ్లం మాట్లాడే వారు కూడా చాలామంది ఉన్నారు కావున తెలుగులో మాట్లాడేవారు వేరే ఇతర భాషలు మాట్లాడే వారితో సంభాషించేటప్పుడు హిందీ లేదా ఆంగ్ల భాషను ఉపయోగిస్తారు ధన్యవాదాలు